మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అనేక రకమైన పండుగలను జరుపుకుంటు ఉంటాము ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన కట్టుబాట్లని పాటిస్తు ఉంటారు ఇంకా మా ప్రాంతం విషయానికి వస్తే మా ప్రాంతం కూడా మా రాష్ట్రంలో అన్నీ రకాలయిన ప్రజలు ఉంటారు కడప నుంచి కొంతమంది వచ్చి ఉంటారు కొంతమంది గుంటూరు నుంచి వచ్చి ఉంటారు కొంతమంది శ్రీకాకుళం నుంచి వచ్చి ఉంటారు వాళ్ళు వాళ్ళ పెద్దలు చెప్పే కట్టుబాట్లని పాటిస్తుంటారు ఇక మా ప్రాంతం ప్రత్యేకంగా జరుపుకునే సీజనల్ పండగలు అంటు ఏమి ఉండవు మా రాష్ట్రంలో మా దేశంలో జరిగే ప్రతి పండుగ మాకు కూడ ఒక పండుగ మా రాష్ట్రంలోని అన్నీ పండుగలని సమానంగా అంతే గణంగా జరుపుకుంటు ఉంటాము కులాలు మతాలు భేదం లేకుండా సరి సమానంగా అందరము కలిసి చక్కగా జరుపుకుంటాము